తెలుగు భాషను కాపాడడానికి ప్రోత్సహించడానికి జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఏంటంటే విద్యా తెలుగు రాష్ట్రాలు తెలుగు భాషను విద్యలో ప్రోత్సహించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలో తెలుగును అధికారిక భాషా ప్రోత్సహిస్తున్నాయి అలాగే అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా తెలుగులో విద్యను అందిస్తున్నాయి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడానికి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి నాటకాలు సినిమాలు సంగీత కచేరీలు సాహిత్య సభలు వంటి కార్యక్రమాలలో తెలుగు భాషను ప్రోత్సహించడంలో సహాయ పడతాయి మాధ్యమాలు తెలుగు భాషను మాధ్యమంగా ప్రోత్సహించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుగు భాషలో అనేక పత్రికలు టీవీ ఛానెళ్లు రేడియో స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి ఇవి తెలుగు భాషను ప్రజలకు చేరువ చేరువలో అందించటంలో సహాయ పడతాయి జనం ఈ ప్రయత్నాలలో పాల్గొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి కొన్ని మార్గాలు తెలుగు భాషను వారు రోజు వారీ జీవితంలో ఉపయోగించాలి ఇది మీ కుటుంబం స్నేహితులు మరియు సహూద్యోగులతో మాట్లాడటం తెలుగులో పుస్తకాలు కథలు మరియు కవితలను చదవటం తెలుగు సినిమాలు మరియు టీవీ కార్యక్రమం చూడడం వంటి వాటిని కలిగి ఉండవచ్చు తెలుగు బాషా సంస్థలు మరియు కార్యక్రమాలను మద్దతి ఇవ్వండి ఈ సమస్యలు తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు సంరక్షిండానికి కృషి చేస్తున్నాయి తెలుగు భాషపై అవగాహన పెంచండి ఇది తెలుగు భాష యొక్క చరిత్ర సంస్కృతి మరియు సాహిత్యం గురించి తెలుసుకోవడం మరియు ఇతరులకు తెలుగు భాషా గురించి తెలియజేయడం వంటి వాటిని కలిగి ఉండవచ్చు తెలుగు భాష ఒక్క అందమైన మరియు శక్తి వంతమైన భాష దానిని కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి మనందరికీ బాధ్యత ఉంది